ఈ వర్షాకాలంలో ఎక్కువగా దోమల వలన మలేరియా డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్ అనేవి వస్తున్నాయి వీటి నుండి మనం ముందుగా రక్షించుకోవడానికి మన చుట్టూ ఉన్న పరిశుభ్రంగా ప్రాంతాలను ఉంచుకోవాలి మన ఇంటి చుట్టు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా మన ఇంట్లో కూడా వంటగది బాత్రూమ్లు ఇంటి బయట వెనుక పెరట్లో అన్ని చోట్లా కూడా మనం శుభ్రం చేసుకుంటూ మనం జాగ్రత్తగా ఉండాలి దీని వలన మనం కొంత వరకు కూడా మనము ఈ దోమలు నుంచి మనము తప్పించుకొని ఈ జ్వరాలకు దూరంగా ఉండవచ్చు అదే విధంగా మనం ముందుగానే డాక్టర్లు సూచించినట్టు మనము ట్యాబ్లేట్ను వేసుకోవడం చాలా మంచిది అదే విధంగా మనకు వేపాకులను కానీ లేదా లవంగాలను కానీ హారతి బిళ్ళపై వెలిగించి వలన ఈ దీని నుంచి వచ్చిన పొగ అనేది దోమలను రానివ్వకుండా దూరం చేస్తుంది అది దీని నుంచి మనం ఇటువంటి వైరల్ ఫీవర్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు